గ్రామీణ ప్రాంతంలో స్థానిక వ్యవసాయ పరిశ్రమకు మద్దతుగా స్థాపించిన వ్యాపారాలు మొక్కజొన్న వరి పల్లికాయ గోజుమలు పల్లిపిండి మొదలగునవి అలాగే పశువులకి పల్లిపిండి పచ్చిగడ్డి పల్లికాయ పొట్టు

పశువులకి దానగా నిర్వహించేవి